ఏ కాలంలో ప్రయాణం చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు అంటే ఎక్కువ అంటే ఇప్పుడు మనం ఎండాకాలం తీసుకున్నట్టయితే ఎండాకాలం చాలా ఎండ కొడుతుంది కాబట్టి అది మనం మనం ఇష్టపడలేము వర్షాకాలం అయితే ఎప్పుడూ వర్షం పడుతుంది కాబట్టి వర్షాకాలన్ని కూడా మనం ఇష్టపడలేం ఎందుకంటే మే మనమందరం ఇష్టపడేది ఏంటిది అనంటే మెయిన్గా చలికాలాన్నే ఇష్టపడతాం ఎందుకంటే ఎప్పటికీ చల్లగా ఉంటుంది డే మొత్తం

చల్లగా ఉంటుంది మంచిగా ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతత అనేది ఉంటుంది కానీ మనం ఎండాకాలం ఇట్లా తీసుకున్నట్టయితే ఎక్కడికి వెళ్ళినా మనకి ప్రశాంతత అనేది ఉండదు చలికాలం అయితే ఎప్పుడైనా అంటే వాన ఎండ అనేది ఏది ఉండదు చల్లగా ఉంటుంది కాబట్టి ఎక్కడికంటే అక్కడికి మనము వెళ్ళడానికి మంచిగా ఉంటుంది